కాకుండా పరిశ్రమలు పుట్టుక రావాలి పరిశ్రమల్ని ప్రభుత్వం అనేది సృష్టించాలి ఆ ప్రబ్ ఆ పరిశ్రమల వల్ల యువతకు అందులో వారికి తగ్గట్టుగా ఉద్యోగాలు అనేది కల్పిస్తే చాలా బాగుంటుంది ఉద్యోగం లేని జీవితం చాలా కష్టం అది ఆ యువతకు మాత్రమే తెలుసు మరియు దీనిపైనే ప్రభుత్వము ఏదైనా పరిశ్రమలు బయట నుంచి తీసుకురావడం అలాంటిదైతే ముఖ్యంగా ప్రభుత్వాలు చేయాల్సింది యువతపై కొంత దృష్టిని ప్రభుత్వాలు ఒక ఓటర్గా కాకుండా వారి భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళకు ఏదో దారి చూపాలి చూపించవలసిందిగా ప్రభుత్వానికి మనం కోరుకుంటున్నాం